ఐడి ఉంది సార్ ఒక్క నిమిషం బ్యాగ్లో ఉంది ఇదిగోండి వన్ నాట్ వన్ హాఫ్ అన్ అవర్ ముందరే ఆర్డర్ పెట్టున్నారు అవును ఒక్క నిమిషం కాల్ చేస్తాను సార్ ఆయన నా కాల్ ఎత్తడం లేదు సార్ మీరే ఒకసారి వెళ్ళీ కనుక్కుంటారా లోపల వన్ నాట్ వన్ సార్ కస్టమర్ నేమ్ వచ్చి సంతోష్ అంటే యూనిఫామ్ వచ్చి వాషింగ్కి ఇచ్చినాను సార్ అందుకే ఏసుకురాలే ఓకే

ఓకే సార్

ఓకే సార్ అవును సార్ ఓకే సార్

ఇప్పుడు ఈ ఫుడ్డు మేరే ఇచ్చేస్తారా సార్ ఆయన ఆన్లైన్ పేమెంట్ చేసేసినారు మీరిస్తారా నన్నిమ్మంటారా అంటే మేఉ అంటే మమ్మల్ని లోపలికి అలోవ్ చేయరా ఓకే ఓకే ఓకే కరెక్టే కరెక్టే సార్ మీకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి

సరే సరే సార్ సార్ ఇస్తారు కదా సార్ మీరూ

ఓకే సార్ సార్ ఇంకా నెక్స్ట్ టైం నుండి రావాలంటే ఎట్లా సార్ డైలీ మీకు ఐడి కార్డ్ చూపిస్తానే ఉండాలా మీరు ఫ్లాట్లో నించి చాలా మంది ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు యూనిఫామ్ ఏం అక్కర్లేదు కదా సార్ అవును లేండి

సరే సరే సార్ ఆ నెక్స్ట్ టైం నుండి కరెక్ట్గా అన్నీ డీటెయిల్స్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్